పిల్లల్లో చదువు సామర్థ్యం అనేది తగ్గింది దాని వలన పిల్లలు చదవలేకపోతున్నారు ఫోకస్ చెయ్యలేకపోతున్నారు దీని యొక్క కారణం ఇంట్లో తినే ఆహారం కావచ్చు ఇంట్లో పడుకునే టైం కావచ్చు మరియు బయట ఆడుకోవడం పైన దృష్టి లేకపోవడం కూడా వీటన్ని పైన ప్రభావం చూపుతుంది కానీ చదవడం ఉంది అనేది పిల్లలు బయట ఆడుకోవడం కూడా మానేస్తున్నారు ఇది ఒక కారణం కూడా చెప్పవచ్చు